స్కూల్ తర్వాత సాయంత్రం ట్యూషన్ లేదా ప్రైవేట్ క్లాస్ గురించి నా అభిప్రాయం ఏంటంటే స్కూల్లో చెప్పేది కాకుండా ట్యూషన్కి కూడా వెళ్ళాలని నేను అనుకుంటున్నాను స్కూ స్కూల్లో చెప్పేది స్కూల్లో చెప్పేది ఉపాధ్యాయులు అర్థమయ్యేటట్టు చెప్తారు కానీ కూడా అప్పుడప్పుడు అప్పుడప్పుడు విద్యార్థులు సరిగా వినకపోవచ్చు ట్యూషన్కి వెళ్ళి వాళ్ళకు ఉన్న వాళ్ళకు ఉన్న

స్కూల్లో ప్రతిది ప్రతిది విద్యార్థి మళ్ళీ మళ్ళీ చెప్పకపోవచ్చు దాని దాన్ని విద్యార్థులు వినకపోవచ్చు సో ప్రైవేట్ ట్యూషన్కి వెళ్ళి ట్యూషన్కి సప ట్యూషన్లో ఉండే మాస్టర్కి సపరేట్గా అడిగి వాళ్ళ డౌట్స్ని క్లారిఫికేషన్ చేసుకుంటారని భావిస్తున్నాను నేను ఇంకా చూసుకుంటే మనం ట్యూషన్ ఫీజ్ కూడా మనకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ట్యూషన్ వీలు అవ్వని వాళ్ళు లేదా ప్రైవేట్ క్లాసెస్ కానీ వాళ్ళు ఒక వెళ్ళకుండా వెళ్ళని వాళ్ళు ఇంట్లో ఉండి